తెలుగు భాషా భారత దేశంలో ఒక ప్రధాన భాష ఇది దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాషకు అనేక ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఒకదానికి ఒకటి చాలా భిన్నంగా ఉంటాయి తెలుగు భాష యొక్క ప్రాంతీయ మాండలికాలకు మధ్య భిన్నత్వలలో కొన్ని వ్యాకరణం తెలుగు భాష యొక్క ప్రాంతీయ మాండలికాలు వ్యాకరణంలో కొంత భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు కొన్ని మాండలికాలు ఒక వచనంలోని పదాలను ఒకే విధంగా క్రమంలో ఉంచవు పదజాలం తెలుగు భాష యొక్క ప్రాంతీయ మాండలికాలలో పదజాలంలో కూడా కొంత భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు కొన్ని మాండలికాలు కొన్ని పదాలకు భిన్నమైన పదాలను ఉపయోగిస్తాయి ఉచ్చారణ తెలుగు భాష యొక్క ప్రాంతీయ మాండలికాలు ఉచ్చారణలో కూడా కొంత భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు కొన్ని మాండలికాలు కొన్ని అక్షరాలను భిన్నంగా ఉచ్చరిస్తాయి తెలుగు భాష యొక్క ప్రాంతీయ మాండలికాలు ఒకదానికి ఒకటి భిన్నంగా ఉన్నప్పటికి అవి అన్నీ ఒకే భాషకు చెందినవి ఈ భిన్నత్వాలు తెలుగు భాష యొక్క ఒక భాగం మరియు అవి తెలుగు భాషను మరింత ఆసక్తికరంగా మరియు శక్తివంతంగా చేస్తాయి